నమస్తే సార్ నాకు ఆ ఆ ఆ నాకు ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ బిర్యానీ సెంటర్స్ ఏమి ఏమి ఉన్నాయో కావాలి సార్ అంటే కొంచెం చికెన్ బిర్యానీ అంటే ఏవి ఏవి ఎక్కడ ఎక్కడ బాగుంటాయో కొంచెం తెచ్చిపెడతారా ఆ చెప్పండి అక్కడ బాగుంటుందా సార్ రెస్టారెంట్ పేరు ఏంటి సార్ ఇండియన్ రెస్టారెంట్ ఆ ఆ ఓకే ఆ ఆ ఓకే సార్ ఆ ఓకే సార్ ఇంకా సార్ మిక్సడ్ బిర్యానీ ఎక్కడ బాగుంటుంది సార్ మటన్ బిర్యానీ సార్ ఆర్కే రెస్టారెంటా సార్ కుండ బిర్యానీయా సార్ ఆ ఓకే సార్ సరే సార్